యుటెన్సిల్ షాప్ నుండి అండి మాట్లాడేది మేడం నిన్న నేను మీ షాప్కి వచ్చిన ఇట్లా కొన్ని గిన్నెలు తీసుకుంటాను అని గుర్తున్నానా మీకు కాల్ చేస్తాను అని చెప్పిన నా పేరు స నా పేరు నిన్న నచ్చిన కదా మేడం నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్ల అది ఏంటంటే నిన్న మేము కొన్ని గిన్నెలు చూసినాం కానీ ఈ చిన్న గిన్నెలు అయితే ఎంత ఉంటాయి మేడం పెద్ద గిన్నెల కంటే బాగా కాస్ట్ చెప్తున్నారు కదా మీరు నిన్న ఆ మరి అంత ఎక్కువ కాస్ట్ మేడం పక్క వాటిల్లో కొంచెం తక్కువ ఉంది బాగా కాస్ట్ చెప్తున్నారు మీరు క్వాలిటీ ఉన్నాయి మేడం కరెక్ట్ కానీ ఇప్పుడు వాటికి తగ్గింపు ఏమి ఉండదా మేడం క్వాలిటీ ఉంటుంది కరెక్ట్ మేడం కానీ మరి చిన్న గిన్నకి పెద్ద గిన్నకి రెండింటికి ఒకటే ప్రైస్ చెప్తున్నారు ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాయి మీ మీ ప్రైసెస్ అన్నీ కొంచెం తగ్గించే ఏమి లేవా మేడం నిన్న చెప్పిన దానికంటే నిన్న చాలా గిన్నెలు తీసుకుంటున్నాను కదా మేడం కొంచెం ఒక రెండు వేలు మూడు వేలు దాని కన్నా తగ్గిచండి కదా కరెక్ట్ మేడం మీరు అనేది కూడా కానీ చాలా గిన్నెలు తీసుకుంటున్నాను కదా ఆల్మోస్ట్ ఒక పదివేల దాకా బిల్ చేస్తున్నాను ఆ మాత్రం తగ్గిపోతే ఎట్లా చెప్పండి మీరు తగ్గిస్తాను అంటే మేము రేపు షాప్ వచ్చి వెంటనే టోటల్ అమౌంట్ ఒకేసారి పే చేసి తీసుకుంటాను చూడండి మేడం ఇంకొంచెం మరి అ కొ బాగా ఎక్కువ చెప్తున్నారు రేట్లు లాభం కరెక్ట్ కానీ చాలా చెప్తున్నారు కదా అంటే ఇక చిన్న గిన్నెకి పెద్ద గిన్నెకి తేడా ఉండాలి కదా మేడం క్వాలిటీ ఉంది కరెక్ట్ క్వాలిటీ ఉంది కాబట్టి నేను మీ షాప్కి వచ్చిన కూడా లేకపోతే మీ షాప్కి రాకపోతు ఉండే కదా మీద నమ్మకం క్వాలిటీ అన్నీ బాగుంటాయి అని వచ్చిన ఇంక మీరు చాలా ఎక్కువ ప్రైసెస్ చెప్తున్నారు మేము కూడా చాలా గిన్నెలు తీసుకుంటున్నాం కదా ఇంక మీకు అక్కడ కూడా చాలా గిన్నెలు సేల్ అయితున్నాయి అంటే ఇంకా ప్రాఫిట్ వచ్చినట్టు కదా మేడం కొంచెం చూడండి ప్రైస్ విషయంలో సరే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం